ఆంధ్రప్రదేశ్లో చాలా భాషలు అయితే మాట్లాడతారు చాలా అన్నింటిలో అన్నింటి కంటే మించిన భాష వచ్చేసరికి తెలుగు తెలుగు భాష మనం చూసుకున్నట్లు అయితే ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియా ఇండియా మొత్తంలో ఎక్కువ మాట్లాడేది అయితే తెలుగే ఎక్కువ శాతంగా బట్ ఇక్కడ మాట్లాడేది హిందీ కూడా మాట్లాడుతుంటారు అండ్ మా రాయలసీమలో వచ్చేసి కూడా రాయలసీమలో కూడా చాలా మంది అయితే ఎక్కువ తెలు తెలిసిన వాళ్ళు తెలుగు అయితే మాట్లాడతారు తెలుగు అండ్ కోస్తా ఆంధ్ర కూడా మాట్లాడుతుంటారు అండ్ ఎస్టి లాంగ్వేజెస్ కూడా ఉంటాయి వాళ్ళు ఏందంటే వాళ్ళ భాషలు ఎవరి భాషలు వాళ్ళకు అర్థమయ్యేటట్టు వాళ్ళైతే మాట్లాడుతుంటారు బట్ ఎక్కువ మనకి తెలిసిన కాడికి అయితే తెలుగు తెలుగులోనో అయితే మాట్లాడుతుంటారు అండ్ ఇతర భాషలు వచ్చేసరికి ఎస్టి లాంగ్వేజ్ అని ఉంటుంది లంబాడి భాష వాళ్ళ బాష కైన్ కచ్చిరే అనుకుంటూ ఉంటుంది మనకైతే అదేం అర్థం కాదు ఎస్టి లాంగ్వేజ్ అండ్ ముస్లిమ్స్ కూడా ఉంటారు హిందీలో మాట్లాడేవాళ్ళు అండ్ అలాగే వివిధ రకాల జాతుల వాళ్ళు వివిధ బాషలు మాట్లాడుతుంటారు బట్ అన్నింటిలో కంటే మించి మన తెలుగు అయితే ఎక్కువ మాట్లాడతారు మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా అయినా ఇండియాలో చూసుకున్నట్లైతే ఎక్కడ చూసుకున్నట్లైనా మన తెలుగు భాషనైతే మొదటి స్థానంలో ఉంటుంది మన ఇండియా ప్రక్క ప్రకారంగా అయితే